నాకు కరెంటు ఇంతకుముందేమో ఊరికే పోయేది అప్పుడేంటంటే సీజన్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అనుకో ఎండలు ఎండలు టైం ఎక్కువగా సమ్మర్ సీజన్లోనే తీసేసేవారు సమ్మర్ సీజన్లో ఇప్పుడు కరెంట్ తీయడం ఉక్క పోసేసి ఇంకా సమ్మర్ సీజన్లో కనీసం బయటకు వచ్చి కూర్చొని నీడలోన ఎక్కడైనా కూర్చోవడానికి అయ్యిది అదే వానాకాలంలో కరెంట్ తీసిన వానాకాలంలో కరెంట్ తీస్తే కనుక వానలో బయట కూర్చోవడానికి అవ్వదు అలాగే అలా అని చెప్పి లోపల ఈ ఎక్కడ ఏమి ఎక్కడకి వెళ్తున్నామా అక్కడ ఏం చీకటిగా ఉండి ఏం కనిపించదు కనిపించకుండా ఉండేది అప్పుడు చాలా సఫర్ అయ్యేవాళ్ళం అలాగే చలికాలంలో వా చలి అన్నిటి కాలంలో కన్నా చలికాలంలో కరెంట్ లేకపోయినా సరే కొంచెం బయటకు వచ్చి కూర్చున్న చలిగాలి వచ్చేది లోపల ఉన్న సరే చల్లగానే ఉంది కానీ వర్ష వాన కాలం వాన కాలంలో కానీ చలికాలంలో కానీ లోపలికి ఎండ కానీ లైట్గానే వచ్చేది కాదు అయితే ఎండాకాలంలో అయితే లైట్ వచ్చేది కొంచెం లోపలికి ఎండ వల్ల